విద్యా వ్యవస్థలు విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను ప్రోత్సహించగలవు ఎందుకంటే చదువుకున్న వాళ్ళలో ఆలోచనా జ్ఞానము మరియు ఆలోచనా శక్తి ఏ విధంగా ఆలోచిస్తే ఎలా జరుగుతుంది అనేది ముందు జాగ్రత్త చర్యలు ఉండడం వలన అన్ని విధాలుగా తప్పు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది మనం చదువుకోని వాళ్ళని చూసుకుంటే వాళ్ళలో ఆలోచనా శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది అంటే విమర్శలు అనేవి వాళ్ళు ఆలోచించకుండా అనేస్తారు అదే చదువుకున్న వాళ్ళు అయితే విద్యావంతులు లక్షణం అని ఒక సామెత ఉంటుంది విద్యావంతులు ఎలా అంటే ఇప్పుడు ఒక విషయం జరుగుతున్నప్పుడు ఆ విషయంలో ఒకే వైపున కాకుండా రెండు వైపులా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు ఎలా ఆలోచించుకుంటారు అని అంటే అన్ని అన్ని రకాలుగా ఆలోచించి లాభాలు నష్టాలు బేరీజు వేసుకుని ఆలోచనా శక్తిని పెంపొందించడానికి తీసుకుంటారు అదే మనం విద్య కొంచెం వెనుకబడి ఉన్న వాళ్ళను తీసుకుంటే అంటే చదువుకోని వాళ్ళను తీసుకుంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో కొంచెం లాభనష్టాల బేరీజులో వాళ్ళు కొంచెం ఆలోచనా శక్తిని విమర్శనాత్మకంగా తీసుకోకుండా కొంచెం తక్కువ ఆలోచిస్తారని నేను చాలా మంది విషయాలలో చూసి ఉన్నాను కాబట్టి నాకు అర్థమైన రీతిలో చదువుకున్నవాళ్ళు కొంచెం ఎక్కువగా మంచి నిర్ణయాలు తీసుకుని దేశ భవిష్యత్తును దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యావంతులే ఎక్కువ మంచి నిర్ణయాలు తీసుకుని ఉన్నారు ఇప్పుడు విద్యావంతులను తీసుకుంటే విద్యను అభ్యసించడం వల్ల ఆలోచన జ్ఞానం పెరిగి చాలా అభివృద్ధి చెంది అలా ఉంది అలా ఉండడం వల్ల ఎంతో అభివృద్ధి చెందింది మన దేశం